చెప్పండి ఇదిగోనండీ ఇలా మీరు ఇక్కడ షెల్ఫ్లన్నీ పెట్టేసుకుంటే ఇక్కడ తిరగడానికి గట్రా బాగుంటుందండి ఇక్కడ షెల్ఫ్ పెట్టుకుని ఆ హాల్లో అక్కడ ఒకటి డిజైన్ షెల్ఫ్ పెట్టుకున్నారనుకోండి ఇవి మీరే ఇంకా డిజైన్ ఏమైనా కావాలంటే అక్కడ చేయించుకోండి లేదంటే సిమెంట్తోనే కట్టించ్చేద్దామండి అంటే సిమెంట్తో కట్టేయమంటే కట్టేస్తామండి మామూలుగాను లేదు ఇంక మేము చెక్కతో గట్రా చేయించుకుందాం అంటే ఈ పక్కన ఒక వరస కట్టుకుంటే ఏమైనా నీట్గా పెట్టుకోవడానికి గట్రా బాగుంటుందండి ఆ పైన సీలింగ్లోనే సీలింగ్లో పెట్టుకుందురు గానండి లైట్లు ఏం లైట్లు వాడిస్తాడండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలండి మనం వాడు చెప్పిన దిక్కున వాడే పెడతాడండి లైట్లు అవి మనం పెట్టంగానీ అవీ కరెంట్ పని చేసేవాళ్ళు చెప్తారండి మరి ఇప్పుడు మీకు ఏంటంటే అరమార్లన్నీ నీట్గా చేస్తామండి ఇక్కడ టేబుల్ ఒకటి వస్తుంది ఈ ఎదర ఇక్కడ టేబుల్ ఒకటి వచ్చి అటువైపేమో అరమార్లు వచ్చి మూత వేసుకునేలాగా తలుపులు పెట్టుకునేలాగా పెడదాం వంట గదిలో షెల్ఫ్లు పెట్టేద్దాం ఆ ఎలివేషన్ దగ్గర కూడా పెడదామండి ఆ ఎలివేషన్ దగ్గర వేసిన డిజైనే మళ్ళీ లోపల కూడా నీట్గా పెట్టుకుందురు గానీ ఆ మో ఆ రంగుల్లోది అది

అవుతుందండి మరి లక్ష రూపాయలు అవుతుందండి ఇప్పుడు ఎంత అయిపోయినా ఇవన్నీ ప్యాచ్ వర్కు ఇవన్నీ చిన్న చిన్న వర్కులు అవడానికి ఒక లక్ష రూపాయలు దాకా అవుతుందండి మీరు చేసేయమంటే అవే డబ్బులు రోజూ ఒక మేస్త్రిని పెట్టినా అవే డబ్బులు అవుతాయండి ఓ ముగ్గురు మేస్త్రిలను పెట్టినా అవే డబ్బులు అవుతాయండి మీరు చేసేయమంటే మేము త్వరగా చేసేస్తామండి ఒక్కొక్క రోజు చేసుకున్నా అంతే అవుతుంది తప్పదు ఈ రోజు కూలియే మాకు పడుతుందండి కాకపోతే మీరు త్వరగా చేయించుకుంటే త్వరగా అయిపోతుంది అంతే అండి ఎప్పటికైనా ఒకటే డబ్బులండి మీరు తాపీగా చెయ్యమంటే చే తాపీగా చేస్తాం సరేండి